నమస్తే అండి మేము మారేడుమిల్లి వెళ్ళాలి అనుకుంటున్నాము మొత్తం మా స్నేహితులు మా బంధువులు అందరం కలిసి మారేడుమిల్లి వెళ్ళాలి అని అనుకుంటున్నాము అయితే నేను ఎల్లప్పుడూ మీ మీ రవాణా సౌకర్యాన్నే మీ ఏజెన్సీ నుంచే నేను రవాణా వాడుతూ ఉంటాను మీరు కొంచెం ఏమైనా తగ్గింపు ఇవ్వగలిగితే మేము మీ రవాణా సౌకర్యాన్నే వాడుకోవాలి అనుకుంటున్నాము దయచేసి మాకు ఏదైనా ఈ టికెట్ విషయంలో తగ్గింపు ఏదైనా వచ్చే లాగా చూడగలరు